హలో సార్ ఫుట్బాల్ కోచింగ్ అకాడమీనేనా సార్ నేను ఒక ఫుట్బాల్ ప్లేయర్ సార్ నాకు చాలా ఇంట్రస్ట్ ఉన్నది మీ అకాడమీలో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నాది ట్వంటీ వన్ సార్ ఆడాను సార్ డిస్టిక్ డిస్టిక్ వైడ్గా ఆడాను

ఓకే సార్ ఏం లేవు సార్ ఫీజ్ ఎంతున్నది సార్ ఓకే సార్ ఓకే సార్ ఏమన్నా కొంచెం తగ్గుతుందా ఓకే సార్

ఓకే సార్ సునీల్ చక్రి విన్నాను

ఓకే సార్ అయినా ఒకసారి బెటర్ అందుకనే మీ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నాను మాది ఆంధ్ర సార్ ఆంధ్ర ప్రొద్దుటూరు అవును సార్ తెలుసు సార్ ఓకే సార్ పంపండి అవునా సార్ వస్తాం సార్

ఉన్నారు సార్ మా మామయ్య వాళ్ళు ఉన్నారు ఓకే సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్ ఓకే సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్